హలో ట్యాక్సీ డ్రైవర్ గారు మేము మంచిర్యాల్లో ఉన్నామండి మంచిర్యాల బస్ స్టాప్ దగ్గర ఉన్నామండి ఇక్కడికి రండి హలో ట్యాక్సీ డ్రైవర్ గారు మేం బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్ళిపోయామండి చిన్న ఎమర్జెన్సీ పనుండి మేము ప్రెజంట్ ఇక్కడ శ్రీరామ్పూర్ ఏరియాలో ఉన్నాము ఇక్కడికి రాగలరా ఎమర్జెన్సీ వర్క్ మీద వచ్చామండి ఇక్కడికి రాగలరా